పన్నుల గురించి మీకు అవగాహన ఉందా ఎలాంటి పన్నులు ఉంటాయి పన్నులకోసం తీయ తీసేవ్ తీసేవబడే శాతం ఎంత గురించి మీకు అభిప్రాయం ఏంటి నాకు పన్నుల గురించి తెలుసు అండి అంటే మనకు ఏదన్నా వస్తువు కొన్నా లేకపోతే ఏదన్నా మనం వచ్చే శాలరీలకన్ కొన్నా కూడా మనకు టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది దాంట్లో డిఫరెంట్గా డిఫరెంట్గా ట్యాక్స్లుంటాయి మనకు ఇంటి పన్ను ఉంటుంది శాలరీ వస్తే టీడిఎస్ కట్ అవుతుంది తర్వాత మనం ఏదన్నా ఎంఆర్పీ మీద కొన్నప్పుడు జీఎస్టీకె కట్ అవుతుంది మన స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ టీ మన

జీఎస్టీ అయితే ఎయిటీన్ పర్సెంటు కొన్నిటిమీద కొన్నిటిమీద ఫోర్ పర్సెంట్ ఉంది అంటే లగ్జరీ దాని మీద అయితే కొన్నిటిమీద తర్టీ పర్సెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ మీద ఉంటుంది హౌస్ ట్యాక్స్ అయితే ఐ మీన్ మనకున్నా చ స్క్వేర్ ఫీట్ పట్టి ఐ మీన్ అది డిఫ్ అది మనకుంటుంది పన్ను అనేది ఉంటుంది అలాగే మనమొక రెస్టారెంట్కెళ్ళినప్పుడు మనం పొయ్యే ఐ మీన్ రెస్టారెంట్లో కూడా మనకు జీఎస్టీ ట్యాక్స్ పడుతుంది అలాగే మనము ఎంఆర్పీ ధర మీద కొన్నప్పుడు కూడా దాంట్లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అలాగే మనకు శాలరీలు వచ్చినప్పుడు కూడా ఎబవ్ సెవెన్ ల్యాక్స్ ఉంటే వాళ్ళకి స్లాబ్ల పక ఐ మీన్ స్లాబ్ల పలకంగా మనకు డిడక్ట్ అవుతుంది ట్యాక్స్ అంటే ఇది అంటే ఇదేంటంటే మనం సంపాదించే ప్రతీ రూపాయలో పన్ను కట్టాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా శాతం అనేది నాకు తెలీదు బట్ ఎవ్రీ మనం సంపాదించే ప్రతీ రూపాయిలో కట్ అవుతుందని మాత్రం తెలుసు ఇంక మనకు ఇంక అంటే రోడ్ ట్యాక్స్ ఉంటుంది వైకల్ ట్యాక్స్ ఉంటుంది మనకు రెవెన్యూ ట్యాక్స్ ఉంటుంది ఇంకా జీఎస్టీ ట్యాక్స్ ఉంటుంది హోమ్ లోన్ ట్యాక్స్ ఉంటుంది

ఇంకా చెప్పాలంటే మనకు చలాన్ కట్టే దాంట్లో కూడా ట్యాక్స్ ఉంటుంది ఎక్కడ చూసినా ఇది ట్యాక్స్ అనేది ఉంటుంది ఈ ట్యాక్స్ డబ్బులేందంటే గవర్నమెంట్దు మనదగ్గర తీసుకొని నెక్స్ట్ అభివృద్ధికి లేకపోతే ఇంకా మన డెవలప్మెంట్ మన సిటీ గానీ మన జనరల్ గానీ స్టేట్స్ గానీ డెవలప్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే మనం సంపాదించే ప్రతీ రూపాయి వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్ చేసుకోని మన ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది